మీ గ్రామంలో ప్రజలకు అప్పులు తీసుకోవడం సాధారణమా అయితే ఏ పనుల కోసం అప్పులకు పో కోసం ఎవరి దగ్గరికి వెళ్ళారు అప్పులు తీసుకోవడం వల్ల వాళ్ళ పతికూల ప్రభావాలు ఏం చూస్తారు అయితే అప్పులు అనేవి ప్రతీ ఒక్కరు తీసుకోరు ఎవరైతే అవసరం ఉంటుందో వాళ్ళే తీసుకుంటారు అప్పు అనేది చాలా మంచిది కాదు ఎందుకంటే అప్పు అప్పు అనేది ఇప్పుడు మనం పైసలు బాగానే తీసుకుంటాము కానీ కట్టేటప్పుడు చాలా కష్టమవుతుంది ఇంకా పైసలు కట్టేటప్పుడు మనకి కరెక్ట్ టైంకి పైసలు ఉండవు కాబట్టి వాడు అప్పులోడు అయితే మన దగ్గరకి వచ్చి పైసలు అడుగుతూనే ఉంటాడు కానీ మన దగ్గరికి మన దగ్గర పైసలు ఉండవు ఉంటాయో ఉండవో కూడా తెలియదు అందువలన అప్పులు తీసుకోవద్దు కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి ఎలాంటి సిచ్యువేషన్స్ అంటే మనకి ఖచ్చితంగా పైసలు కావాలి అన్నట్టు సిచ్యువేషన్లు కదా అట్లాంటి సమయాలలో అప్పులు తీసుకోవచ్చు అయితే అప్పులు ఎలాంటి సమయంలో తీసుకోవచ్చు అంటే మనం ఎలాంటి పరిస్థితులలో తీసుకోవచ్చు అంటే మన త తప్పనిసరిలో ప మనకి ఏవైనా పైసలు అవసరం వచ్చినప్పుడు తీసుకోవచ్చు అయితే అప్పులు ఎవరెవరి దగ్గర తీసుకోవచ్చు ఎవరెవరు అయితే వడ్డీలు తక్కువ చేస్తారో వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు ఆ వడ్డీలు గినంగా ఇచ్చేవాళ్ళు గినంగా వాళ్ళు మనకి స్నేహితులైతే కొంచెం తక్కువ వడ్డీతో ఇవ్వగలుతారు కానీ వాళ్ళతో మనం మంచి రిలేషన్ పెట్టుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది మ్మ్ సో మనం మన మనకి తెలిసిన వాళ్ళతో మనకు తెలిసిన బంధువులు కావచ్చు మనకు తెలిసిన మిత్రులు కావచ్చు వాళ్ళ దగ్గర నుంచి అప్పులు తీసుకోవచ్చు కానీ మనం ఏం చేయొద్దంటే అప్పు కట్టేటప్పుడు కరెక్ట్ టైంలో కట్టాలి లేట్ అయితే మన పేరు పోతుంది వాళ్ళ వాళ్ళ దగ్గర ఎందుకంటే మనకి తెలిసిన వాళ్ళే కాబట్టి పేరు కొన్నిసార్లు పోవచ్చు కొన్నిసార్లు పోకపోవచ్చు అందుకని వాళ్ళు ఇచ్చిన టైం లోపల కడితే పే మనకు పేరు ఉంటుంది అందుకని అప్పులు తీసుకునేటప్పుడు మనం ఒక పట్టిక వ్రాయాలి ఆ పట్టికలో మొత్తం అప్పుకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వ్రాసుకోవాలి ఇంకా ఇంక ఊరిలో వాళ్ళైతే అప్పులు ఎవరి దగ్గర తీసుకోవచ్చు ఆ ఊరు పెద్దవాళ్ళు ఉంటారో సర్పంచ్ అయినా లేకపొతే ఈ గిర్దావరు ఉంటారు వాళ్ళ దగ్గర అప్పులు తీసుకోవచ్చు వాళ్ళ వాళ్ళ దగ్గర అప్పులు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు అప్పులు ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అప్పులు కట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని కట్టుకోవాలి

ఇలా అని చెప్పేసి అప్పులు నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ ఒక్కడున్నాడు వాళ్ళు వా వాడి త వాడికి వాడు ఒక జాబ్ చేస్తున్నాడు కానీ వా పైసలు సరిపోవట్లేదు కొంచెం ప్రా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల వాడు అప్పు తీసుకోవాల్సి వచ్చింది ఆ అప్పు గినంగా ఇప్పుడు ఎవరి దగ్గర తీసుకున్నాడు అంటే ఒక ఆప్ ఒక యాప్ ఉండేది ఇంటర్నెట్ ఇంటర్నెట్ యాప్ ఉంటుంది ఒకటి స్లైస్ అనే దాని పేరు స్లైస్ అనే యాప్లో మనకి ఇరవై పదిహేను నుంచి ఇరవై వేల దాక మనం అప్పు తీసుకోవచ్చు ఒకవేళ ఆ ఇంట్రెస్ట్ గినంగ మనం తీసుకున్న పైసలు పట్టి ఉంటుంది ఒకవేళ మనం పది వేలు తీసుకుంటే పది వేలు ఇంట్రెస్ట్ పడుతుంది ప వెయ్యి రూపాయలు ఇంట్రెస్ట్ పడుతుంది మనం నెల నెల గినంగ ఇంట్రెస్ట్ కట్టుకోవచ్చు అట్లా అని చెప్పేసి ఇంట్రెస్ట్ తీసుకున్నాడు వాడు ఇచ్చిన టైంకి ఈ విధంగా ఇంట్రెస్ట్ కట్టేసి మొత్తం అప్పు మొత్తం కట్టేసాడు అట్లా మనం మన కరెక్ట్ టైంకి కట్టేస్తే మనం మనకి కావాలసిన ప్రాబ్లమ్స్ కనుక తీరిపోతాయి ఇట్లా అని చెప్పేసి మనం అప్పు తీసుకోవడం తప్పే కానీ అప్పు తీసుకున్నప్పుడు మనం కట్టాల్సింది అప్పు అనేది కొంత మందికి చాలా మందికి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అనేది తెలిసి వస్తుంది అట్లా అని చెప్పేసి అప్పు అప్పు అనేది మంచిది కాదు కాని అప్పు తీసుకోవాలి ప్రతీ ఒక్కరూ ఊరిలో ఉన్న వాళ్ళందరూ అప్పు తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి ఇంకా అట్లనే

అందుకని అప్పు ఊరు పెద్ద వాళ్ళ దగ్గర తీసుకుంటే వాళ్ళు మన పరిస్థితి అర్థం చేసుకొని అప్పు ఇవ్వొచ్చు అది బెటర్ కూడ అందుకనే అప్పు తీసుకోవచ్చు సో ఒక ఊరు పెద్ద దగ్గర అప్పు తీసుకుంటే వాళ్ళు మన పరిస్థితి అర్థం చేసుకొని మనకు కావాల్సింది కావలసినంత అప్పు కాకపోయినా దానికంటే ఎక్కువ అప్పు గినంగా ఇవ్వొచ్చు అప్పుడు మనకి ఇంట్రెస్ట్ విధంగా తక్కువ ఇవ్వొచ్చు ఎందుకంటే ఊరు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకు తెలుసు మనకు మన పరిస్థితి మనకి వచ్చే మనకకి వచ్చే నష్టాలు వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి వాళ్ళ అర్థం చేసుకోగలుగుతారు అట్లని చెప్పేసి వాళ్ళు అప్పు ఇస్తారు సో ఇలా అని చెప్పేసి మనం అప్పు వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు అప్పు కట్టా అప్పుడు అప్పు కట్టేది గినంగా కరెక్ట్ టైంలో కట్టాలి ఒకవేళ యాప్ మనకి వాళ్ళు చాలా కొంచెం క్లోజ్ ఉంటే వాళ్ళు మనకి టైం కూడా ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అప్పు కట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనం నెలకి నెలల ఇరవై ఫోర్ థర్టీ ముప్పయో తారీఖు ఇంట్రెస్ట్ కట్టాలంటే మన దగ్గర ఆ ఆ టైంకి పైసలు లేకపోతున్న కానీ వాళ్ళు ఎక్స్టెండ్ ఆ డేట్ని ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి ఎలా అని అంటే ఆ వచ్చే నెల నాలుగో తారీఖు ఐదో తారీఖు అట్లా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి అందుకని చెప్పేసి ఈ వా మనకి తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు తీసుకుంటే చాలా మంచిది అంతే కాకుంటే అప్పు అనేది కొన్ని సమయాలలో చాలా చాలా యూజ్ అవుతుంది ఎలా అంటే మన తప్పనిసరిలో పైసలు తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి అప్పు అ అప్పు ఎలాగైనా తీసుకోవాలి సో అప్పుడు మనం అప్పు తీసుకుంటే ఇంకా అప్పటికప్పుడు అప్పు తీసుకొని మనకు అవసరలలో యూజ్ చేసుకుంటే అయిపోతుంది ఇంకా అట్లా మనకి మనకి కావాల్సిన మనకు కావాల్సినపుడు అప్పు తీసుకొని ఆ ప ఆ ప ఆ అప్పు ఆ అప్పుకు తీసుకున్న సమస్య తీరిపోయాక మళ్ళీ మనం మన ఇ ఇంట్రెస్ట్ తగ్గట్టు అప్పు కట్టేసేయాలి మనం అప్పు అప్పు అనేది డిఫరెంట్ ట్యాక్స్లలో ఉంటుంది మనం నెలకు ఒకసారైనా కట్టుకోవచ్చు ఇంట్రెస్ట్ లేక లేకపోతే మొత్తం అప్పు మొత్తం ఒకేసారి ఇంట్రెస్ట్తో లెక్క కట్టేయవచ్చు ఒకవేళ ఇంట్రెస్ట్ మొత్తం ఒకేసారి కట్టేస్తే తక్కువ ఇంట్రెస్ట్ పడుతుంది అమౌంట్ ఒకవేళ లోన్ మంత్లీ మంత్లీ అనేది ఎక్కువ కడితే మంత్లీ మంత్లీ తీసుకుంటే తక్కువ ఇన్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ పడుతుంది అప్పుడు మనం ఎక్కువ పైసలు కట్టాల్సి వస్తుంది అట్లా అన్ని చేప్పేసి మనం మనకి మనం ఉన్న సిచ్యువేషన్ బట్టి మనం కట్టేస్తే ఒకటేసారి కట్టేయొచ్చు లేకపోతే మంత్కి ఒక్కసారన్న కట్టుకోవచ్చు అట్లా మనకి ఇష్టం వచ్చినపుడు అప్పు తీసుకొని కట్టే అవకాశం ఉంటుంది ఇంకా మనం అప్పు కోసం మనకి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళితే చాలా మంచిది ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ మన సిచ్యువేషన్ అర్థం చేసుకోగలుగుతారు అలాగే మనకి తక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళు మనకు తక్కువ ఇంట్రెస్ట్ ఇస్తే మనకు కొంచెం ఎక్కువనే కొంచెం లేట్ అయినా కానీ అప్పు కట్టే ఆ అప్పు కట్టేయవచ్చు వాళ్ళు ఏమి అనుకోరు అట్లా అని చెప్పేసి మనం లేట్ అయినా కొంచెం ఏం కాదు కొన్నిసార్లు అప్పులు తీసుకోవడం వల్ల మంచిదే మనకి ఎందుకంటే మనకి ఆ పర్టిక్యులర్ టైంలో మనకి పైసలు కావాల్సి వస్తుంది కాబట్టి అప్పు తీసుకుంటాము అందుకనే అప్పు తీసుకుంటాము అట్లా మనకి పైసలు లేనప్పుడు ఒకొక్కరు వచ్చి సహాయం చేస్తున్నారు కాబట్టి ము అది కొంచెం మనకి హెల్ప్ఫుల్గానే ఉంటుంది కానీ దాన్ని మళ్ళీ దాన్ని తరువాత మనం కట్టేటప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ పెట్టేసి కలిపి కట్టేయాలి